భారతదేశం ఒక విస్తృతమైన చరిత్ర సాంస్కృతి మరియు వైవిద్య భారతీయమైన భౌగోళిక నిర్మాణంతో కూడిన దేశం ఇక్కడ చాలా విశిష్టమైన మరియు ప్రసిద్ధి ల్యాండ్మార్క్స్ ఉన్నాయి ఇవి భారతీయ వారసత్వాన్ని మరియు సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి కొన్ని ముఖ్యమైన భారతీయ ల్యాండ్మార్క్స్ తాజ్మహల్ ఉత్తరప్రదేశ్ ప్రపంచ ప్రాముఖ్యత ప్రేమ సూచిక ఇది ముంతాజ్ మహల్ షాజహాన్ నిర్మించిన అందమైన సమాధి రెడ్ ఫోర్ట్ ఢిల్లీ మొఘల్ రాజవంశకాలంలో నిర్మించబడిన గొప్ప కట్టడం ఇది భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రతీక గేట్వే ఆఫ్ ఇండియా ముంబై మహారాష్ట్ర బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన ఒక చారిత్రక ద్వారం ఇది ముంబై నగరానికి ముఖ్యమైన గుర్తుగా ఉంది